తరువాత వారు తినడానికి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను వండి పెట్టాలనుకుంటాను అవి ఏమిటంటే గారెలు పకోడీలు ఇంకా పలావు నాటుకోడి కూర పప్పు చారు మరికొన్ని చిరు పదార్థాలు వండి పెట్టాలనుకుంటాను ఓవెన్లను ఉపయోగిస్తాను అలాగే వచ్చిన అతిథులను చాలా ప్రేమతో మర్యాద పూర్వకంగా చూస్తాను వారు నా ప్రేమను చూసి వారు కూడా ఎంతో అభిమానిస్తారు నన్ను అలాగే వారు వెళ్ళే టప్పుడు రోడ్ మీద వరకు వెళ్ళి సాగనంపిస్తాను వంటను త్వరగా పూర్తి చేయడానికి నేను మిక్సీ కుక్కర్ ఓవెన్లను ఉపయోగిస్తాను